తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఇరవై తొమ్మిదివ రాష్ట్రంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో అవతరించబడింది ఈ ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి అందులో తెలంగాణ యొక్క పర్యాటకం గురించి మొదటిగా చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ ప్రముఖ పర్యటక గురించి అందరికి తెలియని పద్ధతిలో ఉన్నది ఈ ప్రాంతం ప్రాచీన ఇతిహాసిక నగరాలు ప్రకృతి సౌందర్యం భవ్య క్రీడారంగాలు మరియు సాంస్కృతి వైభవానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం తెలంగాణలో వస్తున్న అనేక పర్యటక స్థలాలు అతిథులను ఆకర్షిస్తూ ఉంటాయి దేశంలోని ఎంతో మంది పర్యాయ దేశ విదేశాలనుంచి ఎంతో మంది పర్యాటకులు కేవలం కేవలం తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్నో చారిత్రక కట్టడాలు చూడడం కోసం వస్తాయి అందులో చార్మినార్ చార్మినార్ గోల్కొండ ఖిల్లా చౌమహల్లా ప్యాలెస్ ప్రసిద్ధి ప్రసిద్ధి పొందినవి చార్మినార్ దీనిని కుతుబ్షా వంశ రాజైన కుతుబ్షా వంశస్థుడు వంశస్థుడు దీనిని కట్టించారు ఈయన ఆనాటి యొక్క ప్రేమ యొక్క అద్భుతం నుంచి పోగొట్టడం కోసం పోగొట్టాక వారి చిహ్నంగా వారి కోసం కట్టించారు తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ నగ హైదరాబాద్ నగరం చాలా ప్రసిద్ధి చెందినది ఈ నగరంలో ప్రాచీన నగర శైలిలోని చార్మినార్ని కలిగిదిస్తుంది చార్మినార్ ప్రముఖ పర్యాటక స్థల స్థలాలు భ్రవ్య ప్రవాహన భవనాలు వసిరేటగులు హాస్టల్స్ బాక్ మరియు చార్మి ప్రిలీసెస్ మరియు మార్కెట్లు ఉన్నాయి హైదరాబాద్ చాలా బౌమిక నగరం ప్రవాసన వాణిజ్య సినిమా మరియు వినోదంలో మొదటి స్థానంలో గలుగుతుంది హైదరాబాద్లో చాలా స్వాగత సాంకేతిక పర్యాటక స్థలాలు ఉన్నాయి వీటితోపాటు చార్ వీటితో పాటు హైదరాబాద్లో పాటు గోల్కొండ ఖిల్లా గురించి కూడా మనం చెప్పుకోవాలి దీనిని ఎంతోమంది రాజులు ఎన్నో ఏళ్లు దీనిని పరిపాలించారు వీటి కోసం ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి అందులో ఎన్ని యుద్ధాలు జరిగినా ఎన్ని ఎన్ని ఆటంకులు వచ్చిన నేటికి వాటిని ఇప్పటికీ గోల్కొండ కిల నిలుస్తుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాతీయ జాతీయ జెండాను అక్కడ ఎగరవేస్తారు స్వతంత్ర దినోత్సవం రోజు మరి గణతంత్ర దినోత్సవం రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్లి జండా ఎగరేసి దాని ప్రాముఖ్యత ఏంటో ప్రపంచానికి తెలియజేస్తారు అక్కడి ఎంతో మంది ఎంతో మంది రాజులు తమ తమ దర్బారు చేసుకుని అక్కడి నుంచి పాలనొచ్చి చేసిన చేసినట్టు చరిత్ర మనకు చెబుతుంది వీటితోపాటు కేవలం మహా మహానగరంలో కాకుండా దాన్ని చుట్టుపక్కల ఉన్న నగరాల్లో కూడా ఎంతో ఎంతో పర్యటనానికి అనుభూతి చెందిన ప్రదేశాలు ఉన్నాయి అందులో వరంగల్ వరంగల్ చాలా ప్రాచీన చరిత్ర ఉన్నది ఇది కాకతీయ రాజుల రాజుల కేంద్రంగా ప్రసిద్ధి పొందింది వరంగల్ పోర్టు కాకతీయ కళాశాల రామపాడు జాతర బ్రహ్మరక్ష బ్రహ్మరక్ష తేలిక వనపల్లి సంగీతాలు వంటి పర్యట స్థలాలు వరంగల్లో వరంగల్లో ఉన్నాయి వీటితో పాటు కరీంనగర్లో కరీంనగర్లో కూడా చాలా పర్యాటక స్థలాలు ఉన్నాయి అందులో ప్రాచీన చరిత్రవంతంగా కాకతీయ గోల్కొండ కుటుంబ సామ్రాజ్యాలకు సంబంధించిన చాలా చర్చలు ఉన్నాయి గురుద్వారా గురజాల హౌస్ చార్మింగ్ సా బ్రదర్ సతేలికా లాజ్ బజార్ జమీ మసీదు వంటి చాలా ప్రాచీన ప్రాచీనమైన కట్టడాలు ఇక్కడ ఉన్నాయి వీటితో పాటు తెలంగాణలో ఇంకా చాలా చాలా చాలా కట్టడాలు చాలా పర్యాటక స్థలాలు ఉన్నాయి అందులో మెదక్ జాతర గురించి మనం చాలా చెప్పుకోలి ఇక్కడ ఉన్న మేడారం మీ సమ్మక్క సార సారమ్మల యొక్క జాతర ఆసియా ఖండం నుండి అతిపెద్ద అతిపెద్ద జాతర దీనికోసం ఎంతోమంది ఎంతోమంది భక్తులు తమ మొక్కలు తీర్చుకోవడం కోసం కేవలం నెల రోజులు కష్టపడి అక్కడికి వస్తారు అక్కడికి వచ్చి వారి వారి మొక్కలను తీర్చుకొని వాళ్ల వాళ్ల మొక్కులను తీర్చుకొని మొక్కలు దేవునికి సమర్పించి అక్కడికి వెళ్తారు వీటితోపాటు ఇక్కడ చాలావరకు మనకు తెలంగాణలో ఇవ్వబడునున్న ప్రాచీన పరంపరాలు ఇతిహాస చరిత్రను భవినిర్మానాలు సంస్కృతి వైభవం మరి అనేక పర్యాటక స్థలాలు తెలంగాణ పర్యాటకలో అభివృద్ధి చెందుతున్నాయి కొత్త రాష్ట్రం వచ్చాక కొత్త రాష్ట్రం వచ్చే కొత్త ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో పర్యాటకానికి ఎంతో మేలు చేసింది అందులో నేడు మనం చూస్తున్న కేబుల్ బ్రిడ్జి గానీ లేకపోతే మనం చూస్తున్న ఇలా చాలా ఉన్నాయి వాటిలో కూడా మనం వాటి వల్ల ఎంతో మంది విదేశీయులు విదేశీయులు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు ఎంతోమంది వాటికి ఆకర్షితులైపోయి ఇక్కడే ఉండాలని ఆల మనసు అనిపించేలా అంతలా ఇక్కడి పర్యటకం అభివృద్ధి చెందింది ఇక్కడ ఉన్న గోల్కొండ కిలా గానీ ఆ తర్వాత హుస్సేన్ సాగర్ గానీ హుస్సేన్ సాగర్లోని బుద్ధుడి విగ్రహం చూసి ఎంతో మంది పర్యాటకు పర్యాటకులు తమ్మయత్వం పొందుతూ ఉంటారు వాటితోపాటు చౌమహల్లా ప్యాలెస్ ఈ ప్యాలెస్ ఎంత ఎంత ఎంత చాలా అందంగా ఉంటుందో ఉంటుంది అంటే అందులో చాలా వరకు వెళ్ళిన వాళ్ళు చాలా అందంగా ఉందని చెప్తూ ఉంటారు దీనిని నిజాం ఆరో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క బావమరిది బావమరిది గారు వీటిని కట్టించారు దానికి సుమారుగా అప్పటి అప్పటి లెక్కల ప్రకారం డెబ్బై డెబ్బై లక్షల అయ్యాయని చరిత్రకారులు మరి ప్రభుత్వ ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వ లెక్కలు చెబుతూ ఉంటాయి వీటిలో కూడా ఆయన తన చివరి వరకు కూడా ఆ కట్టించిన ఆ ప్యాలెస్లో లేడు అని చాలా మంది చెప్తూ ఉంటారు